వ్యవసాయం గురించి మనం కవర్ చేయాలి అనుకుంటున్నాం ఎందుకంటే మనకి మెయిన్గా తెలియాల్సింది రైతుల గురించి అండ్ వారి వారు వ్యవసాయం ఎట్లా చేస్తారు అండ్ ఆ వచ్చిన పంటను ఎట్లా ఫ్యాక్టరీస్కి పంపుతారు ఆ ఫ్యాక్టరీస్ ద్వారా మనకి యూజ్ ఎట్లా ఉంది ఇవన్నీ మనకొచ్చే డైరెక్ట్ ప్రోడక్ట్ వెనుక ఎంత స్టోరీ ఉందో అది మనం తెలుసుకోవాలంటే కొన్ని హెడ్లైన్స్ మనం న్యూస్ పేపర్స్లో కూడా వేయాలి అండ్ వ్యవసాయం వెనుక రైతులు శ్రమించే కష్టాన్ని గురించి కూడా మనం పేపర్స్లో వేయాల్సి వేసి అందరికీ తెలియజేయాలి అండ్ వారికి సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను